నమస్తే అండి కృష్ణా క్యాటరింగ్సా లేదండి ఈ సంక్రాంతి నా ఫ్రెండ్స్ అందరికీ మా ఇంట్లో పార్టీ ఇద్దామని అనుకుంటున్నాను నేను ఒక మెనూ చెప్తాను దాని ప్రకారం ప్లేట్ ఎంత పడుతుందో చెప్పగలుగుతారా బిర్యానీ కంపల్సరీ కావాలండి చికెన్ కావాలండి మటన్ కావాలి రొయ్యలు కావాలండి వైట్ రైస్ కంపల్సరీ ఉండాలండి సాంబారు పప్పు ఒక వెజిటబల్ కర్రీ ఈ ఐటమ్స్తో నాకు ఒక ప్లేట్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు చెప్పండి సార్ ప్లేట్ నాలుగు వందలా సార్ చూడండి సార్ నాకు ఒక ముప్పై ఐదు ప్లేట్ల వరకు కావాలి మీరేమైనా అవకాశం ఉంటే తగ్గించేసి పెట్టండి కానీ కొంచెం శుభ్రంగా చేసి పెట్టండి అందరూ కూడా మాన దగ్గర బాగుంది అని అనిపించాలి పండక్కి మన ఇంటికి వెళ్ళాము మంచిగా భోంచేసాము చేసాము అని చెప్పుకోవాలి చూడండి సార్ ఫైనల్ చేయండి ఎంతవరకు ఇవ్వమంటారు మూడు వందలు ఫైనల్ చేయండి సార్ చేసి పంపించండి థ్యాంక్ యూ అండి